హలో హాశా క్లినిక్కేనా మేడం మాట్లాడేది మేము మొన్న క్లినిక్కి వచ్చామండి ఫీవర్ అయ్యి బాగుందండి మెడిసిన్స్ వాడుతున్నాము లైట్గా అండి వస్తుంది వెళ్తుంది జలుబు దగ్గు ఉందండి వాడుతున్నామండి ఓకే అండి ఓకే తీసుకుంటున్నాము

ఓకే అండి బాగుందండి ఓకే అండి వస్తామండి ఓకే అండి వస్తాము రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా అండి రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా మొన్న వచ్చాను కదా ఓకే ఓకే అండి ఓకే అండి అదే మొన్నిచ్చాము కదండీ అందుకడుగుతున్నాను ఓకే అండి తీసుకుంటున్నామండి ఓకే అండి తీసుకుంటాము ఓకే మ్యామ్ ఓకే అండి ఓకే అండి చేస్తాము ఓకే అండి